జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడే పరీక్షలు చేయించుకుంటాం చిన్న చిన్న జ్వరాలు మలేరియా టైఫాయిడ్ మరియు టెస్ట్లు అయితే మా హాస్పిటల్లో చేస్తారు దాని కోసం రక్తపరీక్ష మూత్ర పరీక్ష బీపీ షుగర్లు ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు అన్నీ మా ఆస్పత్రిలో అందుబాటులో ఉంటాయి